హలో అరేయ్ నేను ప్రస్తుతం కొన్ని సమస్యలతో బాధపడుతున్నాను నాకు రైల్వే ప్రయాణానికి టికెట్ కొనడానికి మీ సహాయం అవసరం హైదరాబాదుకి వెళ్ళాలి ఇరవై ఐదు డిసెంబర్ రెండువేల ఇరవై నాలుగు ఐదు వందల రూపాయలు ఉంటుందని అనుకుంటున్నాను టికెట్ ఛార్జ్ టికెట్ ధరల గురించి మీరు చెక్ చేసి చెప్పగలరా నేను మీ సహాయం వల్ల సమస్యను త్వరగా పరిష్కరించుకోగలుగుతాను